మా కాలేజ్లో రీసెంట్గా మమ్మల్ని టూర్కి తీసుకొని వెళ్ళారు అక్కడ మేము మహాబలిపురం క్విన్స్ ల్యాండ్ వండలూరు జూ బీచ్ చూశాము మహాబలిపురంలో అక్కడ శిల్పాలు చాలా బాగున్నాయి అవి నాకు చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంది అక్కడ వాళ్ళు ఆ శిలల గురించి సు దాని కథలు చెప్తా ఉంటే అది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉండింది మళ్ళీ క్విన్స్ ల్యాండ్కి పోయాము అక్కడ చాలా తిరిగాము అక్కడ జయింట్ వీల్లు కొలంబస్ ఇవన్నీ తిరిగాము మళ్ళీ మెరీనా బీచ్కి వెళ్ళాము ఆ బీచ్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంది అదే పెద్ద బీచ్ దా అక్కడ మా ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసాము మళ్ళీ వండలూరు జూకు వెళ్ళాము అక్కడ చాలా రకాలైన జంతువులు ఉన్నింది చాలా అక్కడ నాకు ఆ టూర్కి వెళ్ళేదానికి నాకు చాలా ఆసక్తికరంగా చాలా సంతోషంగా ఉన్నింది అక్కడికి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకున్నాను అవి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి మా ఫ్రెండ్తో చాలా ఎంజాయ్ చేశాను అక్కడ కథలు వినా ఆ మహాబలిపురం యొక్క కథలు వినడానికి అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా విందామా అని ఉన్నింది ఇంతకు ముందు ఎప్పుడు నేను ఆ ఊరిని చూడలేదు అప్పుడే ఫస్ట్ టైం చూశాను ఆ కథలు కూడా వినేదానికి చాలా బాగుంది ఇంకా విందామా ఇంకా విందామా అని ఉన్నింది ఆ టైమ్ నేను ఎప్పుడు మర్చిపోలేను